వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని వ్యవసాయం చేయడం అన్నది మనుషుల మీద డిపెండ్ అయినదే కాదు చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల మీద కూడా చాలా డిపెండ్ అయ్యింది కాబట్టి సో మాతో మారుతున్న వాతావరణంలో వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది వరద కరువు కఠినమైన శీతాకాలాలు తుఫాను వడగండ్ల వాన ఇవన్నీ సో అడ్డంకులుగా రైతులకు పరిగణిస్తాయి ఈ అడ్డంకులను ఏ అధిగమించడానికి రైతులు కొన్ని కొత్త పద్ధతులను అవలంబించాలి ఇప్పుడు వరదలు నుంచి తగ్గ మనం దూరంగా ఉండాలంటే అది వ్యవసాయం అనేది చెరువు దగ్గరలో చేయకూడదు ఒకవేళ అలాంటి పరిస్థితిలో చేయాల్సి వస్తే సో దానికి చాలా తక్కువ కాలపు పంటలను వేసుకోవాలి అండ్ కరువు కాటకాలు కరువు కాటకాలు సంభవించడం ఉన్న ప్రాంతాలలో అలాంటి అవసరమైన పంటలు మాత్రం పండించాలి అంటే వాట్ నీటి సౌ నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో కరువు ఏర్పడదు కరువు అనేది సాధారణమైన పరిస్థితిలో ఉన్న ప్రాంతాలలో న నీటి కొరత ఉన్న ప్రాంతాలలో నే నీరు తక్కువ అవసరమైన పంటలను పండించుకోవడం అనేది చాలా ముఖ్యం కఠినమైన శీతాకాలం ప్రదేశాలలో కొన్ని పంటలు కొంత ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తాయి కానీ ఆ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలలో కొన్ని పంటలు పండవు ఉదాహరణకు ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో మాత్రం వరి పండించగలం చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న పంట ప్రాంతాలలో వరిని పండించలేము సో కఠినమైన శీతాకాలాలు కొన్ని పంటలు మాత్రం అంటే

పంటలు పండ్లు సంబంధించినవి యాపిల్స్ అలాంటివి మాత్రం పండించగలుగుతాము తుఫాన్లు వడగండ్లు అనేది ఇవి మనం ఊహించని పరిస్థితులు ఇలాంటివి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా పంటల్ని చూసుకోవాలి ఎప్పటికప్పుడు వాతా ప వాతావరణ పరిస్థితులు సోషల్ మీడియా ద్వారా కానీ లేదా సో న్యూస్ ఛానల్ ద్వారా కానీ తెలుసుకుని సో దానికి తగిన విధంగా రైతులు